అవును మా మతం మాకు సహాజ సమాజ సేవ గురించి బోధిస్తుంది ఎలా అంటే మా పెద్దవారు ఎన్నో రకాల అలవాట్లను ఆహారంలో కానీ ఇతరత్రా విషయాల్లో కానీ ఎన్నో అలవాటులను వాళ్ళు ఆచరిస్తున్నారు ఇప్పటికీ వాటిలో ఎన్నో కేవలం వాళ్ళు నామమాత్రమే కాకుండా దాంట్లో శాస్త్రీయంగా కూడా నిరూపించడం జరిగింది అవి మా తరాలకు రాబోయే తరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది